నమస్తే సార్ నమస్ నమస్తే సార్ సార్ మేము టూ బిఎచ్కే హౌస్ కట్టించాం సార్ అదే పెయింట్ ఇక్కడ రోటరీనగర్ సార్ ఖమం ఖమం రోటరీనగర్ సార్

ఒక ఆరు గదులు సార్ మ్మ్ మండే రండి సార్

ఓకే సార్ చూసి మాట్లాడుకుందాం

మ్మ్ సరే సరే అంతా బావుందిక్కడ సరే సార్ ఎప్పుడైనా రండి సార్ చూడానికి మూడు గంటలకి రండి

పంపిస్తాను సార్ థ్యాంకూ సార్